హలో కస్టమర్ కేర్ అండి నమస్తే అండి నా పేరు కృష్ణంరాజు కడప నుంచి మాట్లాడుతున్నాము నిన్న న గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేశాను థర్డ్ ఏసీలో ప్రయాణం చేశాను బాగున్నాయండి అన్ని ఏర్పాట్లు బాగున్నాయి అయితే బెడ్ షీట్స్ అవి కూడా ఇంకా ఎప్పటికప్పటివి క్లీన్ చెయ్యించి ఆరోగ్య జాగ్రత్తలు మరిన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందండి అలాగే వాష్రూముల్లో వాటర్ ప్రాబ్లం లేకుండా కాస్త చూడండి ఏసీ అన్ని వయసులు వారికి అనుకూలం ఉండేలాగా ఏర్పాటు చెయ్యండి రైల్వే శాఖాకి బ్రహ్మలు